మా గుంటూరు జిల్లాలో ఎక్కువుగా ఆడే ఆటలు చాలా ఉంటాయి ఎక్కువుగా కిరికెట్టు టెన్నిస్ స్కేటింగ్ రింగ్ ఇవన్నీ కూడ బాగా ఆడతారు అవి ఆడినప్పుడు ఆ కాలేజీ వాళ్లే కావచ్చు స్కూల్ వాళ్లే కావచ్చు ఇంట్లో పేరెంట్సే కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నవాళ్లని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంతేకాదు కొత్త కొత్తవాళ్లు పరిచయం అవుతారు ఇంకా మంచి మంచి ఆ గేములో కూడ వేరు వేరు ఊర్ల నుంచి ఆడతారు కాబట్టి పల్లెటూరు నుంచి వాళ్ళుకూడ మంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు మంచిగా వినోదాన్ని అనేది చాలా ఎక్కువుగా చేసుకుంటూ ఉంటారు వినోద కార్యక్రమాలు దానివల్ల గెలిచినప్పుడు ఇంక అంతేకాదు అక్కడ ఎక్కువుగా ఏంటంటే వినోద కార్యక్రమాలనేవి పండగలకి ఉంటాయి ఇలాగా రాజకీయ పార్టీలో ఎవరన్నా గెలిచినా ఇలా క్రీడల్లో గెలిచినా అలగా వినోద పార్టీ వినోద కార్యక్రమాలు ఎక్కువుగా వాళ్లు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ పార్టీలు అనేవి అక్కడ చాలా ఎక్కువుగానే ఉంటాయి